మా ఇంకొక మ్యారేజ్ది వెడ్డింగ్ ఈవెంట్ ఒకటి వచ్చిందమ్మా ప్రాజెక్ట్ అది మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ది అమ్మా అది హైదరాబాద్లో ఆ ప్రాజెక్టుకి సంబంధించి డెకరేషన్ ఇవన్నీ మనమే చూడాలి ఫ్లవర్స్ డెకరేషన్నే అమ్మా ఆ వైట్ కలర్ ఆ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఈ డేట్లో రెడ్ రోజెస్ వైటు

జాస్మిన్ ఆ ఇది సరిపోతుంది ఇంకా మీరు డెకరేట్ చేయడానికి వేరే ఫ్లవర్స్ ఏవైనా యూస్ చేస్తే అవి కూడా తీసుకురండి ఇవన్నీ మండపం దగ్గరికి తీసుకొచ్చేయండమ్మా ఆ అక్కడే ఉంటాము బట్ ఇప్పుడు నేను ఒకటి చెప్తాను టూ హార్ట్ సింబల్స్ ఉండి అవి రెండు హెచ్ అండ్ ఐ ఉండేది ఏదన్నా కొంచెం ప్లాన్ చేయండి మంచిగా ఆ పెళ్ళి మండపం వెనకాల అయితే టూ హార్ట్ సింబల్స్ రావాలి ఇటు సైడు ఇటు సైడు పక్కన కార్నర్లో అయితే కొంచెం ఏమైనా మీకు తెలిసిన డిజైన్స్ ఏవైనా ఉంటే ది బెస్ట్ ఏమన్నా టూ చూసి పెట్టండి ఆ సరిపోతాయమ్మ అవి

ఆ ఓకే థ్యాంక్యూ అమ్మా